నా పేరు మీద ఒక టికెట్ బుక్ అయిందండీ గాయత్రి కొంచెం మాకు కొంచెం పనులు ఉండడం వల్ల కొంచెం పోస్ట్ పోన్ చేయాలండీ టికెట్ ఒక టూ డేస్ తర్వాత ఏంటండీ అదేనండీ అవునా సెవెన్ కండీ ఈవెనింగ్ సెవెన్ కి ఇక్కడ మా ఫ్రెండ్ మ్యారేజ్ ఒకటి ఉంది సడన్ గా ఇన్విటేషన్ పంపించారు అందుకని చెప్పి టూ డేస్ తర్వాతకి పోస్ట్ పోన్ చేయించాలనుకుంటున్నాము

ఒకసారి కనుక్కోండి కొంచం కన్ఫర్మ్ చేయండి టూ డేస్ తర్వాతకి ఎంత ఛార్జ్ పడిద్దండి

పోస్ట్ పోన్ మాములుగా మనీ కట్ అవకుండా పోస్ట్ పోన్ చేయడం కుదరదా అండీ సరే అండీ చేయండి ట్వంటీ రుపీస్ పోస్ట్ పోన్ చేయండి ఒక టూ డేస్ తర్వాతకి చేయండి అదే ట్రైన్ అండీ సరేనండీ